హలో అవునండి అవును అంటే మేము ఇంకా బయట వాళ్ళని కూడా ఇద్దరు ముగ్గురిని మేము కన్సల్ట్ చేస్తన్నాము అందుకనే మీకు ఇంకా కాల్ చేయలేదు కొంచెం మీ దగ్గరున్న ప్రివిలైజస్ ఏంటంటి ఉన్నాయి కొంచెం ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఓకే అండి ఓకేనండి ఓకే అవునండి గ్రీనరీ ఓకే కాస్ట్యూమ్స్ అండి మీరు ప్రొవైడ్ చేస్తారా మేము తెచ్చుకోవాలా

ఓకేనండి ఓకేనండి ఎంతండి ప్రైసు మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి అప్ టూ వెడ్డింగ్ వరకు ఓకే అంటే మ మాది ఇంకా డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు మాది ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు మీది ఏమైనా ఒక సారి మాకు విజిటింగ్ విజిటింగ్ కార్డ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే మేము మీకు కాల్ చేస్తాం ప్రస్తుతానికైతే వెడ్డింగ్ షూట్కి మేము చేస్తాము మేము వస్తాము ఓకే ఒక సారి మీరు ముందు ఆల్రెడీ చేసినవి ఏమైనా ఉంటే నాకు కొంచెం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కొంచెం పెట్టండి పిక్స్ ఏమన్నా ఉంటే అంటే కొంచెం ఎలా ఉంటుందో మేము కూడా కొంచెం చూడాలి కదా ఒకసారి పంపిస్తే

మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ తీమ్స్ ఏమన్నా ఉంటే మాకు కొంచెం చెప్పండి అవునండి ఓకే అండి

అవునండి సరేనండి మేమైతే చేస్తాం ఖచ్చితంగా మేము కన్ఫామ్ చేస్తాము ఓకే త్యాంక్ యూ అండి ఓకే